హలో చెప్పండి సెక్రటరీ గారేనా మాట్లాడేది అనకాపల్లిలో ఉన్న జాగరి ఫ్యాక్టరీ నెంబర్ వన్ పోజిషన్లో ఉన్ ఉంది ఆంధ్రలో దానికి మనం అందిస్తున్న గవర్నమెంట్ తరుపున ఏం సబ్సిడీ ఏమి ఉన్నాయో స్కీమ్స్ అవి చూసి ఇంకా రైతులకి సబ్సిడీ ఏమైన ఇంకా కొంచెం మెరుగుపరిచేది స్కీమ్స్ అందిస్తే ఇంకా ఇన్కం పెరుగుతుంది పన్ను టాక్స్ కూడా మనకు వస్తుంది రైతుల ద్వారా విస్తీర్ణం చెఱుకు పెంచటానికి పండించడానికి విస్తీర్ణాన్ని పెంచుతారు అలాగే నెంబర్ వన్ పోజిషన్లో అనకాపల్లి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ జాగరి ఉంటుంది అలా చేయండి సెక్రటరీ గారు ఏం కొత్తగా ఏమైన స్కీమ్స్ ఉంటే వాళ్ళకు మెరుగుపరచండి దాని ద్వారా మనకు ఆదాయం కూడా పెరుగుతుంది రైతులకు లాభాలు చేకూరాలి మనవల్ల గవర్నమెంట్ వల్ల ఇంకొన్ని స్కీమ్స్ వాళ్ళకి పెట్టండి